ఆ నమస్తే మేడం చెప్పండి మేడం ఏం కావాలి మేడం అవునా మేడం

అది మీరు ఎంత పెడదామనుకుంటున్నారండి డబ్బులు ఇరవైవేల్లో నండి ఇరవైవేల్లో నండి ఉన్నాయండి మంచివే ఉన్నాయండి ఇరవైవేలలో అదే ఇరవైవేలలో అంటే వత్తాదండి ఒప్పో ఉన్నాదండి ఒప్పో ఏంటంటేనండి ఒప్పో ఎలాంటి చెక్స్ అని ఫై జి అండి ఇరవై ఒకటి పడుతుంది ఇరవై ఐ ఇరవై ఐదు కొస్తాదండి ఇదేంటంటే ఇది ర్యామ్ వచ్చి ఎయిట్జిబి ఉంటాడండి ఎయిట్జిబి ఉంటాది కానీ ఆ ఎయిట్జిబి అయిపోయాక ఇంకో ఇంకోక ఫై ఫై జిబిపెంచుకోవచ్చు ఏంటంటే మీకు స్లో అయిపోతుంది ఫోను ఇంకా జిబి పెరగాలంటే ఇంకా ఐ ఐదు శాతం జీబీని మీరు పెంచుకోవచ్చు మొత్తం కలిపి ఏంటంటే పదమూడు థర్టీన్ జిబి ర్యామ్ వత్తందండి దీనికి వన్ ట్వంటీ ఎయిట్జిబి వన్ ట్వంటీ ఎయిట్ ఏమో ఇంటర్నల్ స్టోరేజ్ మెమోరిది ఉంటాదండి అదొచ్చేటప్పటికి మీకు ఫోర్ జి అయితే అది పంతొమ్మిది ఐదు ఉంటుందండి ఫైజి వచ్చేద అది ఫైవ్ జి వచ్చేటప్పడికి ఇరవై నాలుగు పడుతుందండి ఫై జి వల్ల ఇరవై ఐదుకే అది అంతే అండి అది ఎయిట్ జిబి ర్యామ్ అండి వన్ ట్వంటీ ఎయిట్ ఆ మెమొరీ వన్ ట్వంటీ ఎయిట్ అండి మెమోరీ వచ్చి నూట ఇరవై ఎనిమిది ఉన్నాయండి రియల్ మీ లో కూడా ఉన్నాదండి సేమ్ ఆఫర్స్ అంటే ఏం లేదండి మామూలుగా కంపెనీ నుంచి వచ్చి డిస్కౌంటు అంతేనండి అంతేనండి ప్రస్తుతానికైతే

సామ్సాంగు బాగానే ఉంటాదండి ఒప్పో కూడా బాగానే ఉంటుందండి ఒప్పో కూడా మంచి బ్రాండ్ అయింది కానీ కెమెరాకి వచ్చేటప్పడికి ఒప్పో బాగుంటదండి

మీకు ఇది కూడా బావుంటది రియల్ మీ లో కూడా లేదండి రియల్ మీ మీ లో కూడా ఉన్నాయండి రియల్ మీ లో కూడా కెమెరా బాగుంటదండి అదండి ఇది తీసేసుకోండి సామ్సాంగ్ తీసేసుకోండి బాగానే ఉంటాదండి ఇంక అంటే మీకు చెప్పానుకదండీ ఇరవైఒకటి ఇరవైఒకటికి ఇరవై ఐదు ఇరవై ఐదు పడతాదండి ఫోర్ జి మీకు ఫై జి ఏ కావాలంటే ఇరవై నాలుగుది ఇరవై మూడు పడతాదండి అంటే ఇది మేము డిస్కౌంట్ ఇచ్చేది కాదు కదండి కంపెనీ షోరూమ్లు కదండి ఇయ్యి ఇంకేంటంటే ఆన్లైన్లో వత్తది కదండీ కాని ఆన్లైన్ లో సర్వీస్ అంతలా ఉండదు కందండి మేడం గారు ఆన్లైన్ సర్వీస్ ఏంటంటే మీ వన్ ఇయర్ వారంటీ అండి వన్ ఇయర్ వారంటీ అండి మీరు ఇన్సూరెన్స్ కట్టించుకుంటానంటే ఫోన్కి వెయ్యి రూపాయలు ఇన్సూరెన్స్ కూడా కట్టించుకుంటామండి అంటే మీది ఎప్పుడన్న పగిలిపోయిన గానీ అది మీకు బిల్లు వేయి రూపాయలు పైనే ఎంతైన గాని మేమే ఇస్తామండి స్క్రీన్ గార్డు అవి వేసిచ్చేస్తామండి స్క్రీన్ షాట్ కూడా ఫ్రీ అండి మీకు స్క్రీన్ షాట్ స్క్రీన్ గార్డు పౌచ్ కూడా ఫ్రీ అండి దీనికి సరే సరే అండి సరే అండి